నేను తీసిన ఫోటోలలో నాకు బాగా నచ్చిన ఫోటో అంటే ఒకసారి నేను మా స్నేహితులతో కలిసి వైజాగ్ వెళ్ళాను అక్కడ మేము సముద్రం చూసాము అలాగే కైలాసగిరి ఇంకా పార్క్ కూడా వెళ్ళాము నేను మా స్నేహితులతో ఆ మూడు ప్రదేశాలలో తీసుకున్న ఫోటోలు అంటే నాకు చాలా బాగా నచ్చుతాయి ఎందుకు అంటే మేం పార్క్లో చాలా బాగా ఆడుకున్నాం చాలా సరదాగా గడిపాము అలాగే సముద్రంలో స్నానాలు కూడా చేశాము అందుకే నాకు అక్కడ తీసుకున్న ఫోటోలు అంటే చాలా బాగా నచ్చుతాయి ఓకే సార్